ఈ టెక్నాలజీ వచ్చి జీవితం ఎలా మార్చింది అంటే ఒకప్పుడు ఆ అక్కడ ఊళ్ళో ఒకరు ఇక్కడ ఊళ్ళో ఒకరు నివసించే వాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి ఏదైనా సమాచారం అందించాలి అంటే చాలా ఇబ్బంది అయ్యేది బట్ ఇప్పుడు ఆ ఉద్దేశ్యంతో పోలిస్తే టెక్నాలజీ మొబైల్ స్మార్ట్ ఫోన్ రూపంలో వచ్చి స్మార్ట్ ఫోన్ తో ఫోన్స్ మాట్లాడుకోవడం మనం నిమిషం నిమిషంలో మనం చేస్తున్న పని కానీ వాళ్ళ గురించి వాళ్ళ నుంచి మనకి కానీమన నుంచి వాళ్ళకి సమాచారం ఆ పంచుకోవడం అనేది చాలా ఈజీ అయింది ఈ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ని ఇంటర్నెట్ కోసం ఆ దేని కోసం వాడుతాము మనం స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ఆ మామూలుగా ఏదన్నా బుక్ చేసుకోవడానికి లైక్ అంటే ఒక రెస్టారెంట్ నుండి ఒక ఫుడ్ బుక్ చేసుకోవచ్చు ఆ ఇంటర్నెట్లో ఆ బ్యాంకింగ్ మన ఇంటర్నెట్ జె ఇంటర్నెట్ యూస్ చేసుకోవడానికి మొబైల్లో డేటా యూస్ చేస్తు ఎంటర్టైన్ ఎంటర్టైన్ అవుతాయి ఇంటర్నెట్ ఇంటర్నెట్తో బ్యాంకింగ్ పేమెంట్ చేసుకోవచ్చు ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ పంపించుకోవచ్చు టికెట్స్ కూడా ట్రాన్పోటేషన్ కోసం టిక్కెట్స్ బుక్ చేసుకునే వీలు కల్పించారు ఆన్లైన్ షాపింగ్ కూడా చేయచ్చు మనకి ఇష్టమైన ప్రాడక్ట్ని బుక్ చేసుకోవచ్చు అమౌంట్ కట్టచ్చు లేకపోతే ఇంటి దగ్గరకకు వచ్చినాక క్యాష్ ఆన్ డెలివరీతో అయిన కట్టుకోవచ్చు ఆ ఇంకా ఆ ఇష్టమైనటువంటి మూవీస్ కూడా వాచింగ్ చూడడానికి సినిమాలు కూడా చూసుకునే అవకాశం కలిపించిండ్రు సినిమా చూడచ్చు ఆన్లైన్ పేమెంట్స్ కట్టుకోవడం బుక్ హోటల్స్ బుక్ చేసుకోవడం ఇట్లాంటి చాలా వాటి కోసం నేను అయితే స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తాను ఎంటర్టైన్మెంట్ కూడా ఫోన్ చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది